హలో మేము హౌస్ పెయింటింగ్ చేయించాలి అనుకున్నాము త్రీ త్రీ రూమ్స్ ఉన్నాయి అది ఆ త్రీ రూమ్స్కి ఏ పెయింట్ వేస్తే బాగుంటుంది ఏ కలర్స్ వేయాలి ఎంత కాస్ట్ అవుతుంది మీరు చెప్పాలండి పెయింట్ డీలర్స్ కదా చెప్పండి ఆ ఓకే ఆ ఆ ఓకే కాస్ట్ అది చెప్పండి చెప్పండి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు అవుతుందా ఓకే థ్యాంక్ యూ అండి